హలో మ్యామ్ స్టేషనరీ షాపా మ్యామ్ మా బాబుది స్కూలు కొత్తగా ఓపెన్ అయింది మ్యాడమ్ అయితే బ్యాగ్ కావా కావాలి స్కూల్ బ్యాగ్ అవును మ్యామ్ ఏ కంపెనీ అయితే క్వాలిటీ బాగుంటుంది మ్యామ్ క్వాలిటీ మంచిగా ఉండాలి రేటు కొంచెం అవైలబుల్గా ఉండాలి ప్రైస్ ఇట్లా అవును మ్యామ్

ఓకే మ్యామ్ క్వాలిటీ బాగుంటే చాలు కొంచెం

సరే సరే ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉంటాయా మ్యామ్ ఓకే ఓకే అవి పెన్సిల్స్ బు నోట్బుక్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి రేపు మార్నింగ్ వచ్చేయాలా మ్యాడమ్ మరి లేదు ఏ మాకు ఇద్దరు బాబులు ఉన్నారు ఆ బాబులకి వాళ్ళకి బ్యాగ్స్ తీసుకుందామని స్కూల్ బ్యాగ్స్ పెన్సిల్స్ నోట్బుక్స్ అన్నీ ఇక మొత్తము స్టడీకి సంబంధించినవి ఏమేమి ఉండేవి అన్నీ తీసుకుందామని అనుకున్నాను ఓకే మ్యామ్ ఎక్కడ ఉన్నది మీ షాపు ఓకే మ్యాడమ్ అదే రేపు మార్నింగ్ వస్తాం మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యామ్